హలో చెప్పండి

క్వెశ్చన్స్ అడిగండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మేము చెప్తాం ఈచ్ వన్ పెద్ద కోకొనట్స్ అయితే ఈచ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది మాల్తి ఎక్కువైతే పెద్దపల్లి మంచేరియల్ ములుగులో పెంచుతారు ఇంకా బూచుపల్లి డిస్ట్రిక్ట్స్లో పెంచుతారు తెలంగాణలో పెంచరు ఒక కొంచెం కొంచెం గ్యాప్స్ తీసుకుంటారు ఎందుకంటే అవి మళ్ళీ పెద్దగా అయి ఒకదానికొకటి డిస్టర్బ్ కాకుండా మళ్ళీ వాటిలో ఎటువంటి కెమికల్స్ కూడా వెయ్యము చెప్పండి ఇంకా లేదు నాచురల్గానే పెంచుతం అంటే ఎటువంటి పురుగులు పట్టకుండా కొన్ని కెమికల్స్ వాడతాం అవి ఎటువంటి ప్రాబ్లం ఉండవు అది సమ్మర్లో ఎక్కువ ఇస్తుంది సీజన్స్ బట్టి ఉంటుంది కానీ అన్ని సీజన్స్లో అవైలబుల్గా ఉంటాయ్ ఇంకా చాలా యూజెస్ ఉంటాయి కోకోనట్ వాటరు ఇంకా వాటి స్టెమ్స్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఓకే అండి థాంక్స్